హలో హలో గుడ్ మార్నింగ్ మ్యామ్ మ్యామ్ నేను లిఖిత వాళ్ళ పేరేంట్ని మ్యామ్ అదే మ్యామ్ మేము తిరుపతి వెళ్ళడానికి ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము ఫైవ్ డేస్ లీవ్ లీవ్ కావాలి మ్యామ్ ఆ ఫైవ్ డేస్ కొంచెం అదే మ్యామ్ లెవెన్త్ నుంచి సిక్స్టీన్త్ వరకు లీవ్ కావాలి మ్యామ్ అవునా మ్యామ్ ఓకే మ్యామ్ అదే మ్యామ్ మేము వీలైనంత త్వరగా రావడానికి ట్రై చేస్తాము మ్యామ్

అవును మ్యామ్ అదే మ్యామ్ ఇక నేను చేయిపిస్తాను మ్యామ్ హోమ్వర్క్స్ అవీ క్లాస్వర్క్స్ హోంవర్క్స్ అవీ ఇంటి దగ్గర వచ్చాక నేను చేపిస్తాను మ్యామ్ చదివిపిస్తాను కూడా ఎగ్జామ్స్కి ఏం ఇబ్బంది రాదు మ్యామ్

ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ ఓకే ఓకే మ్యామ్ ఎగ్జామ్స్ అయితే ఎయిటీన్ నుంచా మ్యామ్ ఓకే మ్యామ్ నేను ప్రిపేర్ చేయిస్తాను మ్యామ్ అన్నీ ఓకే మ్యామ్ నేను ప్రిపేర్ చేయిస్తాను మ్యామ్ నోట్స్ అవీ వ్రాయిస్తాను ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ ఓకే